సార్ నేను బీరప్ప సార్ పూలకి మా దగ్గర పూలు ఉన్నాయి సార్ బంతి పూలు ఉన్నయి చామంతి పూలు ఉన్నయి గులాబీలు ఉన్నయి కనకాంబరాలు ఉన్నయి

ఓ అవన్నీ ఉన్నాయి మీకు ఏం కావాలి సార్ పూలు మార్కెట్కి వచ్చారు కదా సార్ బంతి పూలు వచ్చి కిలో అరవై రూపాయలు సార్

లేదు సార్ మా దగ్గర మా చేనులో నుంచి పండిస్తుంటే మార్కెట్లో ఎట్లా వస్తుంది సార్ డెభై రూపాయలు ఎనభై రూపాయలు ఉన్నాయి మార్కెట్లో మా దగ్గర అరవై రూపాయలు పెట్టాము పది రూపాయలు తక్కువగానే పెట్టాము మార్కెట్ల కంటే సార్ మా దగ్గర లావు ఉండదు సార్ పూలు సన్న పూలు ఒకసారి చూడండి కావాలంటే క్వాలిటీ మా దగ్గర క్వాలిటీ లావు పూలు ఉన్నయి మళ్ళీ సన్న పూలు ఉన్నయి

ఏది తక్కువ ఉంది సార్ అరవై రూపాయలుకి కిలో అవును సామి అవే నడుస్తుంటే క్వాలిటీ లేవు సన్న పూలు అవి క్వాలిటీ సన్నవి ఏం లేదు నువ్వు ఆ పూలు అయితే మేము నలభై రూపాయలకి ఇవ్వగలం సార్ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే తీసుకోండి సార్ మా దగ్గర మా అరవై రూపాయలకి ఒక్క రూపాయి తక్కువకి ఇవ్వం ఎందుకంటే మావి లావు పూలు బంతి పూలు ఇలా ఉన్నాయి బంతి పూలు సన్న పూలు యాభై రూపాయలు కాదు నలభై రూపాయలకి కూడా ఇచ్చేలాంటివి ఉన్నయి

మరి మీరు ఎంతకి తీసుకుంటారు సార్ రేట్ అదే అరవై రూపాయలే రేట్ అది అవును సార్ అంతే సార్ ఇంక తగ్గించేది లేదు